హలో అవునండి చెప్పండి దేనికండి దేనికండి అది ఇవాళ ఒక్కరోజేనా రోజూ పెడతారా ఇవాళ ఒక్క రోజేనా మళ్ళీ ఆ టైం వరకంటే అలసిపోతాడేమో కదా మళ్ళీ ఇంటికి వచ్చేసరికి కూడా బాగా ఆలస్యం అయిపోతుంది మళ్ళీ బస్సులుండవండి మా వైపు వచ్చే బస్సులుండవు అవునా సరేండి అయితే